హలో హలో క్యాబ్ క్యాబ్ డ్రైవరా అండి మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నామండి మేము అనంతపూర్ నుంచి బెంగళూరుకు వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నామండి వన్ పర్సన్కి ఎంత పడుతుందండి

ఫైవ్ ఎయిటీ పడుతుందా ఆ మాకు పికప్ లొకేషన్ వచ్చేసి అనంతపూర్ రైల్వే స్టేషన్ అండి అక్కడికి వచ్చి కాల్ చేయండి ఇంకా డ్రాప్ వచ్చేసి యశ్వంతపూర్ అండి బెంగళూరులో ఇంకా ఎంత టైమ్ పడుతుందండి

ఆ

ఇంకా చెప్పండి అవును మేము ఈ వీకే ఈ వీకెండ్కి చేయాలి ఆ బుక్ చేయండి సరే ఓకే చేసేయండి ఉంటాను